నమస్తే మేడమ్ చెప్పండి మేడమ్ మీరు ఏ ఏ విధంగా సహాయపడగలను నేను మీకు ఇక్కడ మేము తిరుపతిలోనే పుట్టి పెరిగామండి అవునా అంటే ఇది చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం అండి ఇది చాలా మంది భక్తులు ఇక్కడికే వస్తూ ఉంటారు చాలా మంది నిలువు దోపిడిలిస్తూ ఉంటారు ఎవరు ఏమి మొక్కుకున్నా వాళ్ళ మొక్కుబడులు తప్పకుండా నెరవేరుతాయని చాలా మంది విశ్వాసంతో ఇక్కడికి వస్తూ ఉంటారండి మాములుగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క గొప్పతనాన్ని చెప్పాలంటే తిరుమల కలియుగ వైకుంఠం కలియుగంలో దర్శన ప్రార్థనా అర్చనలతో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీవిష్ణుమూర్తి అయినటువంటి శ్రీ వేంకటేశ్వరుడుగా తిరుమల కొండలోని ఆనంద నిలయంలో తరింపచేసాడండి అందుకని అందరు దీన్ని ఆనందనిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని అంటూ ఉంటారండి అందుకనే అందరు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎక్కువుగా ఇష్టపడుతూ ఉంటారు ఇంకా మీరు అంతే గా విదంగా ఈ తిరుపతిలోనే మనం దాని పక్కనే జూ పార్కు గట్రా ఉన్నాయి చూడదగ్గ ప్రదేశాలు కూడా చుట్టూ చాలా ఉన్నాయి చాలా మంది చాలా దూరాల నుంచి వస్తూ ఉంటారు ఈ తిరుమలని చూడడానికి ఇంకా కొన్ని కొన్ని సార్లయితే ఉత్సవాలు కూడా చాలా బాగా చేస్తారండి ఇక్కడ మీరు కూడా ఏమన్నా చూడాలి వెళ్లాలి అనుకుంటే మేము వాటి అన్నిటికి తగిన ఏర్పాట్లు చేస్తామండి సరేనండి ధన్యవాదం